నా ఊరిలో లావెక్కటానికి ప్రయత్నించే వారికి సాధారణంగా వాడే కొన్ని గృహ వైద్యాలు ఇక్కడ ఉన్నాయి కొత్తిమీరను మెత్తగా నరికి ఉప్పు మరియు నిమ్మరసం కలిపి తింటే జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు అధిక కొవ్వుని తగ్గించడానికి సహాయపడుతుంది మెంతులను తినడం లేదా మెంతుల నీరు త్రాగడం వల్ల కూడా బరుగు తగ్గవచ్చు సహాయపడుతుంది మెంతులు శరీరంలో కొవ్వుని కరిగించే గుణాలను కలిగి ఉంటాయి పెరుగులో ప్రోటీన్ మరియు కాల్షియమ్ పుష్కలంగా ఉంటాయి ఇవి కొవ్వుని తగ్గించడంలో సహాయపడతాయి జీరాను నీటిలో నానబెట్టి తాగడంవల్ల కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది జీరా కడుపుని నింపుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇక్కడ కొన్ని అది అధిక కొవ్వుని తగ్గించే చిట్కాలు ఉన్నాయి ఏమిటంటే ఆరోగ్యమైన ఆహారం తినడం పండ్లు కూరగాయలు తినడం వల్ల కూడా మనం బరువు తగ్గవచ్చు ఆరోగ్యకరమైన జీనశైలిని అనుసరించడం వల్ల కూడా మనం బరువుని తగ్గవచ్చు బరువుని తగ్గడం ఒక సవా సవాలు కావచ్చు కాని ఇది సాధ్యమే క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని సాధించవచ్చు